మేము చాపలు పడతమంటే మేము ఒక కర్ర తీసుకుంటాం

దాన్ని ఇంటి కాడ ఎరలు ఏరుకోని చాపల వేటకి వెళ్తాం చాపల వేటకు వెళ్ళినప్పుడు ఈ ఎరని ఆ గేలానికి పెట్టి మేము చాపలు పట్టడం జరుగుతుంది తర్వాత చాపలు కాలువలుంటాయి కాలువలు కాడికి పొయ్యి కూర్చుంటాం ఒక ఇద్దరం ముగ్గురం కలిసి పట్టుకోని ఇంటికొచ్చి కూరకి తయారు చేసుకుంటాం పోతే ఒక్కోసారి మంచి చాపలు పడతయి ఒక్కోసారి ఒక్కోరోజు పడవు అది మేము ఒక్కోసారి ఆ చాప ఎరను తినేసి వెళ్ళిపోతుంటాయి కానీ చాపలు పట్టే విధానం మేము పొద్దున్నే లేచి గేలాన్ని తీసుకోని చాపలు పట్టుకుంటానికి వెళ్తుంటాం కానీ ఒక్కోరోజు ఈ వ్యర్థాల వల్ల కాలవల్లో చాపలు సరిగా పడకపోవటం చాపలు చనిపోవటం ఇట్లా జరుగుతుంది ఇసురుడు వల ఇసురుడు వల అది మేము ఒక కాలవలో ఒక గట్టులాగా కట్టి బుట్టలు పెట్టుతాం బుట్టలు పెట్టితే అవతలికి వాటర్ చిమ్ముతాం వాటరు చిమ్మితే అప్పుడు ఆ చాపలు ఆ బుట్టలోకొస్తాయి బుట్టలోకొచ్చి బుట్టలో పడతాయి తర్వాత చాపలు ఎక్కడినించి చాలా దూరాల నుంచి వస్తుంటారు కొనుగోలు చేస్తుంటారు తీసుకెళ్తుంటారు ఇక్కడ మటికి చాపలు మంచి ఫేమస్ మేము అట్లా చేసుకుంటాం కనుక